మా పంటలపై వాతావరణం చూపే ప్రభావం వల్ల తెగుళ్ళు వచ్చే తెగుళ్ళ వల్ల ఇతర కారకాల వల్ల చాలా మార్పులు వస్తాయి పంటలపై చాలా నష్టం జరుగుతుంది అలాగే పంట దిగుబడి కూడా చాలా తక్కువ వస్తుంది దాని కోసం అని పెద్దగా టెన్షన్ ఏమీ తీసుకోకుండా వచ్చే సంవత్సరం మళ్ళీ మంచి కాలంలో మంచి ఎరువులు వేయాలని కాని సరైన సమయంలో పంటలు పెట్టాలని కాని ముందు జాగ్రత్తలు తీసుకుంటాము సో వాతావరణ చూపే ప్రభావం వల్ల చాలా వరకు తెగుళ్ళు వస్తాయి చాలా వరకు అయితే పంట చాలా అంటే చాలా తక్కువ వస్తుంది దానివల్ల పెట్టుబడులు సరిగ్గా రాక కొంతవరకి సమస్యలు వస్తూ ఉంటాయి దాని కోసమని మేము ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా మళ్ళీ నెక్స్ట్ టైం వేసే పంటకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మేము ఆలోచిస్తా ఉంటాము అదేవిధంగా వచ్చే తెగుళ్ళకి ఎలాంటి మందులు వాడాలని ఇంకా ఏం ఏ మందులు వాడితే ఎంత మంచి దిగుబడి ఉంటుంది ఈ వాతావరణ ప్రభావం వల్ల వచ్చే తెగుళ్ళు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇంకా ఎలాంటి సమయంలో పంటలు పెట్టాల్సి ఉంటుందని చాలా వరకు మేము జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము సో ఇలాంటి తెగుళ్ళు రావడం వల్ల మార్పులు అయితే పంటలు చాలా వరకు వస్తాయి వరి పంటయితే ఆ కొసలు వరి కొసలు రాలిపోవడం కాని ఆ కోసలు అంతా తెల్లబడి పోవడం కాని పంట చిక్కుబడి పోయినట్టుకాని ఉంటుంది సో అలాంటివన్నీ మేము సాధ్యమైనంత వరకు చూసుకుంటూ ఉంటాము వాతావరణం ప్రభావం వలన ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అకాలంగా కొట్టే వర్షాల వల్ల కూడా చాలా వరకు పంట నష్టాలు జరుగుతూ ఉంటాయి దాన్ని మేము దృస్టిలో పెట్టుకుని మంచి టైంలో ఎరువులు జల్లడం కానీ విత్తనాలు మంచి విత్తనాలు పెట్టడం కాని ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటాం